నేను తోట పని పెరట్లో చేస్తాను నాకు డాబా లేదు నాకు తోట పని చేయడానికి చాలా సమయం ఉండ ఉండదు కాబట్టి నేను నా పెరట్లో ఒక చిన్న స్థలాన్ని ఉపయోగించి దాంట్లో మొక్కలు వేసి ఇలా తోట పనిని చేస్తూ ఉంటాను నేను తోట పనిని చేయడానికి చాలా ఇష్టపడతాను ఎందుకంటే ఇది నాకు ఒత్తిడిని తగ్గించడానికి మరియు నా మనసును శుద్ధి చేయడానికి సహాయపడుతుంది నేను నా చేతులతో భూమితో పని చేయడం నాకు ఆనందంగా అనిపిస్తుంది అలాగే నేను నా పెరట్లో ఒక చిన్న కూరగాయలు తోటను కలిగి ఉన్నాను నేను టమాటాలు బంగాళదుంపలు క్యారెట్ మరియు మిరపకాయలు వంట కూరగాయలను పండిస్తాను నేను కొన్ని పువ్వులను కూడా పండిస్తాను అలాగే మా అమ్మగారికి కూడా ఇలా పెరట్లో తోటల్లో మొక్కలు పెంచడం చాలా ఇష్టం మా అమ్మగారికి చాలా రకాల పువ్వులు అంటే ఇష్టం ఆవిడ గులాబీ పూలను మల్లెపూలను ఇలాంటి పువ్వులను తోటలో వేస్తూ ఉంటారు నేను తోట పని ద్వారా నాకు కావాల్సిన కూరగాయలను పండించగలను అలాగే నా ఇంటికి కొత్త సౌందర్యాన్ని జోడించగలను